నేను నేర్చుకుందాం అనుకొనే నేర్చుకోలేని వంటలు చాలానే ఉన్నాయి ఒకటి ఏంటంటే దొండకాయ నాకు దొండకాయ వండడవం రాదు రెండు సార్లు ప్రయత్నించాను కానీ ఆ దొండకాయలు వండడం కూర నాకు ఇప్పటికీ రాదు ఎందుకంటే దొండకాయలు ఒకొక్కసారి ఉడికేవి కావు ఒక్కోసారి గట్టిగా ఉండడం ఒక్కొక్క సారి మాడిపోవడం జరిగేది రెండు సార్లు అలానే వచ్చాయ్ అందుకని అప్పట్నుంచి దొండకాయి వండడం మానేసాను అలానే బెండకాయ కూడా బెండకాయ ముక్కలు ఒక్కొక సారి గట్టిగా ఉంటాయి ఒక్కోసారి జిగురు జిగురు అయిపోతాయి ఉడకవు గట్టిగా ఉంటాయి అందుకు అది కూడా నేను వండడం మానేశాను అలానే చికెన్ కూడా నాకు మొదట వచ్చేది కాదు ముక్కలు ఉడుకుతాయో లేదో అన్న భయం మసాలా ఎక్కువ వేసేస్తానేమో ఉప్పు ఎక్కువ వేసేస్తానేమో అని ఒక భయం ఉండేది అది కూడా నేను ఎప్పుడూ వండాలని అనుకోలేదు ఎందుకంటే నాకు రాదు చికెన్ వంట వండాలి అంటేనే నాకు భయం ఎందుకంటే అది సరిగ్గా రాకపోతే మొత్తం వృధా అవుతుంది కదా అందుకు నాకు చికెన్ వండడం అంటే భయం దొండకాయ బెండకాయ కూడా అలానే ములక్కాడ కూడా నాకు వండడం భయం అవి తీసి ముక్కలు కోసి వేసినప్పుడు కొన్ని గట్టిగా ఉంటాయి కొన్ని ముదరగా ఉంటాయి నాకవి వండడం తెలియదు అంటే గట్టిగా ఉన్నప్పుడు అవి వండినప్పుడు మెత్తగా అవుతాయో లేదో అన్న భయం ఉంటుంది అందుకే ములక్కాడ కూడా నేను ఎప్పుడూ వండలేదు ఈ నాలుగు కూరలు నేను ఎప్పుడూ వండను వండాలని అనుకోవట్లేదు ఎందుకంటే ఒకసారి నేను ప్రయత్నించి చూశాను కాబట్టి ఆ అనుభవం నాకుంది మళ్ళా చేసి ఆ కూరల్ని పాడుచేయాలి అన్న ఉద్దేశం నాకు లేదు అందుకే ఈ కూరలు మళ్ళీ ప్రయత్నించాలని ఆలోచన కూడా నాకు లేదు